జలుబు దగ్గు సమస్యలకు అనే ఇంటి చిట్కాలు ఆవిరి పట్టడం వేడి నీళ్ళలో తమలపాకులు వేసుకొని త్రాగడం మరి అలాంటి ఇంటి చిట్కాలు చేయడం ద్వారా దగ్గు జలుబు అలాంటివి తగ్గుతాయి